మా ఆఫీసులో గొడవలు లేదా క్లిష్ట పరిస్థితులో నేను ఏ విధంగా ఎదుర్కొంటానా అనే దాని గురించి మీతో వివరించాలి అనుకుంటున్నాన్ మా ఆఫీసులో ఏదైన గొడవలు వచ్చినప్పుడు నేను ముందు ఉండి ఆ గొడవలను సద్దుమనిగేలాగా నేను చూసుకుంటాను అదేవిధంగా క్లిష్ట పరిస్థితులు అంటే కంపెనీ లాస్లో ఉన్నప్పుడు ఏదైన ఎంక్వయిరీలు వచ్చినప్పుడు ఏదైన సమస్యలు ఎదురైనప్పుడు కూడా నేను ముందుండి నా యొక్క కంపెనీని ఒక స్థాయిలో అంటే ఎలాంటి క్లిష్ట కష్టాలు గొడవలు పరిస్థితులు రాకుండా ముందుకి తీసుకువెళ్తానని మనస్పూర్తిగా భావిస్తున్నాను ధన్యవాదం